ఒక మనిషి ధ్యానం చేయడం వలన తన తన ఆలోచన అలవాట్లు అన్నీ చాలా సక్రమంగా ఉంటాయి చ ఒత్తిడి అనేది లేకుండా ఉంటుంది మనం చేసే ధ్యానం ప్రాణాయామం మన ఆరోగ్యాన్ని ఇంకా సరిగా చేస్తుంది పెంపొందిస్తుంది మన ఆరోగ్యతీరుని మన ప్రాణాయామం చేయడం వలన ఊపిరితిత్తులు తీసుకుని శ్వాస అనేది శ్వాస రేటును పెంచుతుంది అందువలన మనం ధ్యానం ప్రాణాయామం చేయడం చాలా మంచిది ఇవి యోగాలో ప్రముఖ పాత్ర కింద వహిస్తాయి ఈ ధ్యానం యోగా చేసిన తర్వాత ప్రాణాయామం ప్రాణాయామం తర్వాత ధ్యానం చేయడం వలన మన శరీర భాగాలు అన్ని చాలా చాలా యాక్టీవ్గా చాలా చురుకుగా చాలా మన ఆదీనంలో ఉండి మనం చెప్పినట్టు మన మెదడు మన మనం చెప్పినట్టు చే చేస్తుంది మంచి మనం మెదడుకు మంచి ఆలోచనలు అనేవి పుడతాయి ప్రాణాయామం వలన మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది